నమస్కారం అండి ఏం కావాలండి మీకు మా దగ్గర ఉన్నాయి అండి కాయలు మీకు ఏ రకమైనవి కావాలండి మా దగ్గర వివిధ రకాలు ఉన్నాయి అండి దానిమ్మ కాయలున్నాయి ఇంకా బొప్పాసి కాయలున్నాయి మామిడి కాయలున్నాయి ఇంకా యాపిల్లున్నాయి అండి కర్బూజాలు కూడా ఉన్నాయి అండి మీకే రకమైనయి కావాలండి ఎంతెంత రేట్లు అంటే దానిమ్మకాయలు వచ్చి కేజీ వచ్చి మీకు వందరూపాయలు పడుతుంది అండి ఇంకా బొప్పాసి కాయ కాయ వచ్చి యాభై రూపాయలు పడుతుంది అండి ఇంకా మామిడికాయ మామిడి కాయలు వచ్చేసి రెండొందలు పడుతుంది అండి కేజీ కర్బూజానా అండి కర్బూజా ఏమో మీరు రెండు కాయలు తీసుకుంటే యాభై రూపాయలకిస్తాం అండి మాములుగా అయితే కాయ ముప్పై రూపాయలకి అమ్ముతున్నామం అండి ఇంకేమైనా కావాలా అండి దానిమ్మకాయలు కేజీ మీకు వంద రూపాయలు పడుతుంది అండి ద్రాక్షా కాయలా అండి ద్రాక్షా కాయలు కూడా ఉన్నాయి అండి అవి అరకిలో కేజీ తీసుకోండి చూసిస్తాము కేజీ ఇవ్వమంటారా అండి కేజీ వచ్చేసి మీకు డెబ్బై రూపాయలు పడుతుంది అండి ఇంకేమన్నా కావాలా అండి యాపిల్స్ కాయలు ఇవ్వమంటారా యాపిల్స్ కాయలు కేజీ వచ్చేసి మీకు రెండూ యాభై పడుతుంది అండి ఇస్తానండి ఇంకేమన్నా కావాలా అండి మొత్తం మీకు అన్నీ కలిపి మీదొక కేజీ దానిమ్మ ఒక కేజీ యాపిలు కర్బూజా రెండు కాయలు ఇంకా ద్రాక్షా అడిగారు కదా అండి ఇంకా మొత్తం కలిపి మీకు పదకొండు వందలు అవుతుంది అండి తీసుకోండి మొత్తం మీదొక వన్ వందరూపాయలు తగ్గిస్తానండి వెయ్యి రూపాయలుకి తీసుకోండి లేదండి రాదండి అంత సరేనండి తొమ్మిది యాభైకి ఇవ్వండి తొమ్మిది యాభై తీసుకోండి ఇదిగోండి ధన్యవాదాలు అండి